పిల్లలకు సరైన టైంలో టీకాలు వెయ్యకపోవడం వల్ల కాలు చెయ్యి పడిపోవడం లేకపోతే పోలియో రావడం దానివల్ల మైండ్ కొంచెం పని చేయకుండా ఉండడం వాళ్ళు కొంచెం బ్రెయిన్ అంట పిచ్చివాళ్ళ లాగా మారిపోవడం చాలా సమస్యలు వ్ వస్తాయి ఖచ్చితంగా టీకా టయానికి తీసుకోవాల్సిషిందే